నేను ఏదైన కొని చింతించిన వస్తువు ఏమైనా ఉందంటే ఆన్లైన్ లో అది బూట్లు నేను బూట్లు పదవ సంఖ్య ఆర్డర్ పెడితే నాకు వారు ఎనిమిదో సంఖ్య డెలివర్ చేశారు నేను అది ఆర్డర్ ని వెనక్కి తీసుకోమని అడుగగా ఆ సంస్థ వారు మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో అదే వచ్చింది ఇలా తీసుకోవడం జరగదు అని నా మీద అరుస్తున్నారు నేను తరవాత వారి మీద కంప్లైంట్ ఇచ్చాను అప్పుడు కానీ నాకు నా బూట్లను మర్చి నా వయస్సుకు తగ్గ పదకొండో సంఖ్య బూట్లను ఇవ్వడం జరిగింది